తెలంగాణలో బయటికి వెళ్ళి వినోదం పొందడానికి గొప్ప స్థలాలు ఏవి ఫస్ట్ వన్ ఇక్కడ నెహ్రూ జూవా నెహ్రూ జూ పార్క్ ఒకటి బిర్లా మందిర్ చార్మినార్ లుంబిని పార్క్ ట్యాంక్ బండ్ అండ్ గోల్కొండ ఫైవ్ స్టార్ హోటల్స్ వండర్లా జలవిహార్ వాటర్ ఎంటర్టైన్మెంట్స్ సాలార్ జంగ్ మ్యూజియం ఫలక్నామా హోటల్ రామోజీ ఫిలిం సిటీ ఎన్టీఆర్ గార్డెన్ అండ్ సం సంఘి టెంపుల్ బిర్లా మందిర్ బిర్లా సైన్స్ మ్యూజియం అండ్ ఆ తర్వాత మంత్రా మాల్ సృజన మాల్ లులూ మాల్ పివీఆర్ మాల్ ఐమాక్స్ అండ్ నెక్లెస్ రోడ్ ఒక్కక్కటి చెప్తాను నెహ్రు జూ పార్క్లోకి వెళ్ళినట్లయితే చక్కగా జంతువులను మనము అడవిలో వన్య మృగాలను మనము చూడలేము దగ్గరికి వెళ్ళి కానీ ఇక్కడకి వెళ్ళినప్పుడు పార్క్లో ఉన్న ఆ కృర మృగాలను వన్యమృగాలను పశువులను పక్షులను వింతైన జంతువులను దగ్గర నుంచి దూరం నుంచి చూస్తూ వెళ్ళొచ్చు అండ్ ట్రైన్ కూడా ఉంది అవైలబుల్గా ఒకవేళ వెళ్ళలనుకున్నా వాళ్ళు ఎవరైనా ట్రైన్లో వెళ్ళొచ్చు తర్వాత నెక్స్ట్ బిర్లా మందిర్కి వెళ్ళినట్లయితే అది వెంకటేశ్వర టెంపుల్ అది పాలరాతిలో కట్టడము ప్లస్ అక్కడి నుంచి చక్కని వ్యూ మనం సిటీ అంతా చూడగలుగుతాము అండ్ అక్కడ కూర్చొనీ కొంచెం కొంచెం సంతోషంగా మనస్సును ప్రశాంతంగా సంతోషంగా కూర్చొనీ ఒక ఒక గంట వరకు కూర్చొనీ ఎంజాయ్ చేయగలుగుతాము అండ్ తర్వాత మళ్ళీ చార్మినార్ ఒకటి చార్మినార్ అయితే ప్రతీ ఒక్క ఫ్యామిలీస్కి ఏం అవసరమో ఏం కావాలో అవన్నీ అక్కడ అన్ని దొరుకుతాయి ప్రతీ ఒకటి దొరుకుతాయి అక్కడ మంచి బ్యాంగిల్స్ ముత్యాలు మెయిన్ ముత్యాలు గోల్డ్ అండ్ హౌస్ కావలసినటువంటి వస్తువులు అదేవిధంగా ఆ పింగాణి పాత్రలు అదే గాజులు లక్క గాజులు ప్రతీ ఒక్కటి దొరుకుతాయి ముత్యాలు చాలా ఫేమస్ అక్కడ ఆ తర్వాత మంచి డ్రెస్ మెటీరియల్స్ తర్వాత శారీస్ ఎవ్రీథింగ్ అక్కడ అవైలబుల్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళడానికి అందరూ ఇష్టపడతారు నెక్స్ట్ లుంబినీ పార్క్కి వెళ్ళినట్లయితే లుంబినీ పార్క్ పెద్ద గార్డెన్ అది అక్కడ పిల్లలు ఫ్యామిలీస్ చాలా సంతోషంగా ఎంజాయ్ చేయగలుగుతారు చక్కగా ఫుడ్ను కూడా ఎంజాయ్ చెయ్యచ్చు అక్కడకు తీసుకెళ్ళి ఆ తర్వాత అక్కడ అంతా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఆ తర్వాత ట్యాంక్ బండ్ పక్కకే ఉంటుంది కాబట్టి బోటింగ్ ఉంటుంది స్పీడ్ బోటింగ్ ఉంటుంది బుద్ధ విగ్రహం ఉంటుంది అక్కడికి వెళ్ళి అక్కడ అవ్వన్నీ చూసుకుంటూ అవి అన్ని ఎంజాయ్ చెయ్యొచ్చు అదే విధంగా గోల్కొండ నెక్స్ట్ గోల్కొండ వెళ్ళినట్లయితే అది రాజుల కాలంనాటి ఆ కోట చెక్కు చెదరని ఆ కోట ఆనాడు కట్టిన ఆ కోట ఈరోజు వరకు దాన్ని జాగ్రత్త పరుచుకుంటూ గవర్నమెంట్ దాన్ని చూసుకుంటూ వస్తుంది ఎంతో మంది ఆ కోటకెళ్ళి చూడాలని ఇష్టపడతారు అది నెక్స్ట్ చూసినట్లయితే ఫైవ్ స్టార్ హోటల్స్ ఇక్కడ ఎన్నో ఉన్నాయి మంచి ఫుడ్ ఉంటుంది తర్వాత వండర్లా ఉంది ఒకటుంది జలవీహార్ ఒకటుంది తర్వాత వాటర్ ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి తర్వాత సాలార్ జంగ్ మ్యూజియం చాలా ఇష్టపడతారు కూడా వాళ్ళ వాళ్ళ కాలంలో రాజులు వేసుకున్న వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళ కత్తులు వాళ్ళకున్న ఖడ్గాలు వాళ్ళకు ఉన్న అన్ని షీ షీల్డ్లు అవ్వన్నీ అన్ని చూడొచ్చు మనము చాలా ఇష్టపడతారు మనము ఎందుకంటే రాజుల పరిపాలన ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది అనేది మన కళ్ళకు కట్టినట్లు చూపియడం జరుగుతుంది సాలార్ జంగ్ మ్యూజియంలో దాన్ని కూడా సేవ్ చేసుకుంటూ వస్తుంది గవర్నమెంట్ వెళ్ళి చూడొచ్చు ఫలక్నామా హోటల్ చాలా ఫేమస్ మంచి మంచి మంచి మంచి అంటే మంచి మంచి ఫ్యామిలీస్ అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయగలుగుతారు తర్వాత రామోజీ ఫిలిం సిటీ వెరీ ఫేమస్ చాలా ఫిలింస్ అక్కడ షూట్ అవుతూ ఉంటాయి సీరియల్స్ కూడా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా చాలా అందరూ ఎంజాయ్ చెయ్యాలనుకున్నప్పుడు రామోజీ ఫిలిం సిటీకి ఫ్యామిలీస్తో కూడా వెళ్ళి చూడొచ్చు మంచి ఫుడ్ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తారు వెళ్ళి తినొచ్చు అండ్ తర్వాత నెక్స్ట్ తర్వాత మాల్స్ ఉన్నాయి ఇక్కడ మంత్రా మాల్ అని సృజన మాల్ అని లులూ మాల్ అని పివీఆర్ మాల్ అని తర్వాత ఐమాక్స్లు ఉన్నాయి ఫిలిం థియేటర్స్ ఉన్నాయి తర్వాత అక్కడ మనం తిని పైకి వెళ్ళి ఫిల్మ్ చూడొచ్చు మళ్ళీ కిందకొచ్చి మళ్ళీ ఎంజాయ్ చేయచ్చు వేరే పక్కనే ఇంకొక థియేటర్ ఉంటుంది అట్లా కూడా ఎంజాయ్ చేయొచ్చు తర్వాత ఎన్టీఆర్ గార్డెన్ ఒకటి ఉంది హైదరాబాదులో ఎన్టీఆర్ గార్డెన్ తర్వాత సంఘి టెంపుల్ చాలా ఇష్టపడతారు సంఘి టెంపుల్ చూడాలని కూడా తర్వాత బిర్లా మందిర్ కూడా బిర్లా మందిర్లో చాలామంది అంటే ఇష్టపడి అక్కడికి వెళ్ళి చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు సైన్స్కు సంబంధించినటువంటి ఎన్నో విషయాలు అక్కడ మనకు తెలియపరుస్తారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అందరూ వెళ్ళి చూడగలుగు చూడచ్చు తర్వాత హైదరాబాదు బిర్యానీ వెరీ ఫేమస్ ప్రపంచంలోనే మొత్తం హైదరాబాదు బిర్యానీ చాలా ఫేమస్ ఎవరైనా సరే ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు రకరకాల వెరైటీ వెరైటీ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి తర్వాత నెక్లెస్ రోడ్ ఉంది చక్కగా నెక్లెస్ రోడ్లో యూత్ అంతా ఎంజాయ్ చేస్తారు చాలా మట్టుకు ఈవెనింగ్స్ చాలా సంతోషంగా అక్కడ ఎంజాయ్ చేస్తారు బర్త్ డేలు సెలబ్రేట్ చేసుకుంటారు ఏది కావాలంటే అది చేసుకోవడానికి ఇష్టపడతారు అక్కడ కాకపోతే ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ ఇవ్వన్నీ ఆ చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేస్తారు అక్కడనే నెక్లెస్ రోడ్లో స్ట్రీట్ ఫుడ్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది పోయి తినొచ్చు చక్కగా అవైలబుల్ అన్ని మన రేట్స్ కూడా కొంచెం తక్కువలోనే ఉంటాయి ఎక్కువ ఎక్కువ ఏం ఉండవు కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు దుర్గం చెరువు ఒకటి ఉంది కేబుల్ బ్రిడ్జ్ అనేది కూడా ఒకటి ఉంది దుర్గం చెరువు దగ్గరకైతే అందరూ అన్ని రకాల ప్రజలు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు తర్వాత బోటింగ్ ఉంటుంది మేము బోటింగ్ కూడా చాలా వెరీ అంటే ఈజీగా ఉంటుంది ఏం పెద్ద కష్టం కాదు ప్రతీ ఒక్క వాళ్ళు చూసుకోవచ్చు చేసుకోవచ్చు బోటింగ్ చేసుకోవచ్చు తర్వాత ఇంకా మాల్స్కి వెళ్ళొచ్చు ఇంకా ఏది కావాలన్న అక్కడ డబ్బులు ఉన్నట్లయితే మొత్తము ఆ హైదరాబాదు అంతా మనము ఎంజాయ్ చేయొచ్చు చూడొచ్చు కొనొచ్చు మరి తినొచ్చు తిరగవచ్చు సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు కాబట్టి హైదరాబాదు ఈజ్ వెరీ గుడ్ ప్రతీ ఒక్కరూ హైదరాబాదుని ప్రిఫర్ చేస్తారు